నేను వార్తల పేపర్లు మాత్రమే చదువుతాను నేను నా చిన్నతనంలో వార్తా పేపర్ లో వచ్చే కామిక్స్ ని కూడా ఇష్టపడే వాడిని ఆదివారం వస్తే మొదలు నేను ఈనాడులో హాయ్ బుజ్జి అనే పేపరు ను ఆ భాగాన్ని ఓపెన్ చేసి అందులో సూడోకో ఫజిల్ చిన్న చిన్న కథలు చదవడానికి ఎంతో ఇష్టపడేవాడిని కాలక్రమేణ నేను పెద్దయ్యేసరికి వార్త పేపర్ లో కొన్ని రైతులకు సంబంధించిన వార్తలు ఇంకా నాకు ఏవైనా కనబడితే ఆ వార్తలు చదువుతాను నా దినచర్యలో ఈ వార్తలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది నేను ఇలా తెలుగు వార్తల్ని చూస్తాను కూడా మా టీవీలో ప్రొద్దున్నే నేను నా ఛానల్ లో వచ్చే వార్తలని చూస్తాను ఒక్కోసారి వార్తలు నాకు చూడాలి అనిపిస్తుంది ఒకేసారి వార్తలంటే చిరాకు వస్తుంది అందులో అంత భాగోతం ఏమీ ఉండదు